యూట్యూబ్ వంట వీడియోలు చాలా ప్రచాధారణ పొందాయి వీటిని వంటలు కొత్తవారిని ప్రారంభించడానికి ఒక గొప్ప మార్గం చూపిస్తారు యూట్యూబ్ వంటి వీడియోలు సులభమైన మరియు అనుసరించడానికి సులభమైన దశలను అందిస్తాయి ఇవి ప్రారంభికులకు మంచి ఎంపిక చేస్తాయి మీరు నేను మొదటిసారి వంట వండేటప్పుడు కొన్ని సాధారణ చిట్కాలు ఇక్కడున్నాయి ఒక సాధారణ వంటకంతో ప్రారంభించి ప్రారంభించాను చాలా సంక్లిష్టమైన వంటకంతో ప్రారంభించడం నాకు కష్టతరంగా మరియు నిర ని నిరస్తహపరిసింది సనహంగా సమయం కోసం అనుమతించాను వంటకం మీకు చెప్పినట్లుగా కొన్ని పదార్థాలు మరి పరికరాలలో అందుబాటులో ఉండేలా చూసుకున్నాను అన్ని దశలను జాగ్రత్తగా అనుసరించాను ఏదైనా దశను మిస్ చేస్తే చివరికి రుచికరమైన వంటకాన్ని పొందకపోవచ్చు ప్రయోగాలు చేయడానికి కాని భయపడకూడదు మీరు ఏదైనా కొత్తదాన్ని ప్రయత్నించడానికి ఇష్టపడే వ్యక్తి అయితే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను ప్రయత్నించడానికి సంకోచించకండి మీరు మొదటిసారి వండేటప్పుడు కొన్ని తప్పులు చేయడం సహజం నేను కూడా తప్పులు అనేది చేశాను అయితే మీరు కొన్ని ప్రాథమిక చిట్కాలను అనుసరిస్తే మీరు రుచికరమైన మరియు ఆనందించే వంటకాన్ని తయారు చేయగ